నేను విశాఖపట్నంలో ఉంటున్నాము మేము పట్నాలు సందర్శించడానికి ఏదైనా పెద్దపెద్ద టెంపుల్స్కు వెళ్లేటప్పుడు పట్నం బీచ్లకి వెళ్ళేటప్పుడు మేము వెళ్తూ ఉంటాము తర్వాత మా గ్రామం కూడా వెళ్లేటప్పుడు ఏదైనా వాళ్ళ కార్యక్రమాలు జరిగేటప్పుడు మాకు చెప్తారు చెప్తే మేము కంపల్సరీగా గ్రామాలకు వెళ్లి ఆ కార్యానికి అటెండ్ అవుతాము పట్టణాల్లో అయితే ఎక్కువగా పెద్దపెద్ద టెంపుల్స్ ఉంటాయి మేము ఎప్పుడైనా శనివారము ఆదివారము అలాగా కలిసి వచ్చేటప్పుడు మా ఫ్యామిలీ మొత్తము సందర్శనార్థమై టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము కానీ ఈ గ్రామాల్లో మాత్రం ఏదైనా అవసరం అయితే కార్యక్రమం ఉంటేనే మాత్రం వెళ్తాం వేరే ఉద్దేశాల్లో మాకు అంత అక్కడ పొలం కూడా ఉంది ఆ పొలం చూడటానికి కూడా అప్పుడప్పుడు వెళ్తుంటాను అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చూసుకుని వస్తూ ఉంటాను ఇది నేను నిర్ణయించుకుంటాను